పట్టణం గ్రామీణ స్కూళ్ళలో చాలా తేడా ఉంటుంది గ్రామీణ స్కూళ్ళలో వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఉండవు మంచి మంచి ఉపాధ్యాయులు ఉండరు మంచి మంచి లైబ్రరీలు ఉండవు మంచి మంచి పుస్తకాలు తక్కువ ఉంటాయి ఈ మధ్య ప్రభుత్వం చాలా కసువు వాళ్ళని ఎదిగి ఎదిగించాలని చాలా కృషి చేస్తుంది ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్స్ వల్ల స్కూళ్ళు చాలా మారాయి కానీ పట్టణ స్కూళ్ళలో అలా కాదు వాళ్ళకు చాలా మంచి ఉపాధ్యాయులు ఉంటారు మంచి పుస్తకాలు ఉంటాయి మంచి స్కూల్ బిల్డింగ్ ఉంటుంది మంచి క్లాస్ రూమ్స్ ఉంటాయి మంచి తరగతి గదులు ఉంటాయి మంచి కూర్చోవడానికి బల్లలు ఉంటాయి మంచి లైబ్రరీలు ఉంటాయి మంచి తదితర ట్యూషన్లు ఉంటాయి ఇవన్నీ చాలా వాళ్ళ చదువుకి చాలా తోడ్పడతాయి కానీ గ్రామీణ స్కూళ్ళలో ఇవన్నీ ఉండవు కానీ వాళ్ళలో చదువుకోవాలనే తపన ఉంటుంది చదువుకోవాలనే తపన ఉంటుంది మన ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి చాలా బాగా వాళ్ళని చదివించాలని చదివించాలని మన తెలుగు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించింది ఇవన్నీ చాలా వేరు వేరు అంశాలు